మా దగ్గరలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి గుడిలో ఊళ్ళల్లో ఏదైనా భజన కార్యక్రమము కన్సర్ట్ అంటే నీలకంఠేశ్వరి గుడి దగ్గర వచ్చి ఒక ఎనిమిది లేదా ఆరు మంది వచ్చి ఒక తబలా ఒక తప్పిడి ఒక భజన కార్యక్రమానికి ఇచ్చేటువంటి కీబోర్డు తాళాలు డోలకు కంజీరలు ఇవన్నింటినీ మేము తీసుకుని భజన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము అదేవిధంగా మేము వాడేటువంటి సంగీతాలు వాయిద్యాలు ఏమిటికి ఉపయోగపడేవి అంటే ఓన్లీ భజనతోనే ఉపయోగపడేవి ఎక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా ఏవైనా పెళ్ళిళ్ళ విషయాలు ఆ విషయాలకు వచ్చినా కూడా చాలా విధంగా పడతాయి అదే విధంగా చూసేటువంటి విషయాలలో కూడా మంచిగానే ఉంటాయి మంచి తాళాలుగానే ఉంటాయి దానికి భారంగా చూపించేటటువంటి విషయాలన్నింటినీ కూడా వాయిద్యంలో వాయించేటువంటి ఏమిటి విషయాలలో వారు వాళ్ళ సంగీతాల విషయాలలో కూడా ఈ విధంగా ఉంటాయి దాని విధంగానే మనము వాడేటువంటి భజన కార్యక్రమాలు అన్నింటినీ చేసేటువంటి విషయాలలో కూడా మేము చాలా విధంగా మాట్లాడుకుంటాము భజనకి వచ్చే విధంగా పది మంది లేదా ఎనిమిది మంది ఎనిమిది మంది వాయిద్యాలు వాయించేటటువంటి వారు ఇద్దరు పాటలు పాడేటటువంటి వారు ముగ్గురు లేదా ఇద్దరు పాటలు పాడేటటువంటి వారు వస్తే భజన కార్యక్రమాన్ని పాడుతూ ఆ భజనని జయప్రదం చేస్తాము అది భజన కార్యక్రాలు ఏ విధంగా ఎప్పుడు వస్తాయి అంటే ఏ విధంగా వచ్చిన కూడా అవీటిని సర్వధికంగ వచ్చేటువంటి వారిని అవీటిని ఏ ప్రాధాన్యంగా వాడతామో తెలియదు కానీ అవి ఒక బృందంచే మేము వాడుతుంటాము ఒక బృందం ఉందా ఉందా అంటే చాలామంది మమ్మల్ని అడిగేవారు మీరు బృందం చాలా మంచిది మీ బృందం మాకు కావాలి అని వారు అడిగే వారు ఆ బృందంలో మేం ఉండేవారము ఏదైనా విధంగా అయిన కానీ బృందం చేసుకుంటూ అవీటిని పాడేటటువంటి పాడేటువంటి విధంగా మేము చేసుకుంటాము మా దగ్గరలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి గుడి దగ్గర సాయంత్రం ఆరుకి వచ్చి డైలీ ఏడు గంటల వరకు భజన కార్యక్రమంలో పాల్గొంటాము ఏ విధంగా చూసినా కూడా మమ్మల్ని ఎవడు పట్టించుకునేటి నాధుడు ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు చూసేవాడు కూడా ఉండడు ఒకవేళ వచ్చి పూజరి వచ్చిన ఏం ఇంత తొందరగా వచ్చినారు అన్నా కూడా తొందరగా చేసుకొని తొందరగా పోదాము అనేవారం భజన కార్యక్రమాన్ని అదే విధంగా ఎవరైనా చనిపోయినచో లేకుంటే ఎక్కడైనా బృందం ఉండినచో ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా మేము ముందుగా ఉండి జయప్రదం చేస్తాము అదేవిధంగా వాయిద్యాలు బాడిగకా లేదంటే సొంతంగా ఉన్నటువన్నీ మేము తెచ్చుకునే వాడతాము ఏ దానికి విధంగా మేము దానికి సూరిటీగా చేసేవాళ్ళము ఏ దానికి ప్రాధాన్యతగా దానికి మేము సూరిటీగా చేసే వచ్చేవాళ్ళము అదేవిధంగా ఊళ్ళలో ఏదైనా భజన కార్యక్రమం ఉందంటే ఫస్ట్గా మా బృందాన్నే మాట్లాడతారు అదేవిధంగా ఎక్కడ కలుస్తారు మీరు అందరూ ఒకరికి ఫోన్ చేయవచ్చా లేదా ఇద్దరికి ఫోన్ చేయవచ్చా అందరికి ఫోన్ చేయవచ్చా అన్నా కూడా మమ్మల్ని ఎవడు అడిగేవాడు మమ్మల్ని ఒక లీడర్ ఉంటాడు ఆ లీడర్ని మేము కన్సర్ట్ అయ్యిందని మేం చెప్పేవాళ్ళము అదేవిధంగా మా భజనని చూసారు అంటే ఒకరిగా అసలుకి వాళ్ళ అందరినీ ఆనందాన్ని తట్టుకోలేకపోతారు అదేవిధంగా ఎక్కడ కలుస్తారు మీరు ఎక్కడ వాయిద్యాలు వాయిస్తారు అంటే మేము ఎమ్మిగనూరులో ఉన్నటువంటి తన కడప జిల్లా అటువంటి ఎమ్మిగనూరు పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి గుడి దగ్గర వాయిస్తామని చెప్పేవాళ్ళము అది కడప డిస్టిక్కి మనము దగ్గరగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఇక మేము ఉంటాము దాని విధంగా మేము చూపించుకుంటాము సంగీతాన్ని ఏ విధంగా ఏ మాధ్యంగా ఏ వాయిద్యాలతో వాయిస్తారు అంటే ఏడు లేదా ఎనిమిది వాయిద్యాలు ఉన్నాయి తబలా కీబోర్డు ప్యాడ్ తబలిస్టు గిలక చే పచ్చళ్ళు అదే విధంగా చేతితో కొట్టేటువంటి తాళాలు అదే విధంగా నోటితో ఉపేవి తనప అవి పీపిలిసంగా కానీ ఏ విధంగా కానీ మాట్లాడతారు లేదంటే వినిపిస్తారు ఫస్ట్ వినిపించే వాళ్ళు ముందుగా ప్రిపరేషన్ అవి మొత్తం వస్తారు అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒకవేళ డిస్టబెన్స్ అయిటువంటి వాళ్ళు ఉన్న ఉన్న నువ్వు మేము కొంతకాలంగా దూరం వెళ్ళి కానీ మేము ప్రాక్టీస్ చేసి ఆ భజన కార్యక్రమాన్ని మేము ప్రాధాన్యతంగా చూపించుకుంటాము అ భజనలో ఉన్నటువంటి అన్నిటిని మేము చూసి ఈ విధంగా చేయాలి ఏ విధంగా చేయించాలి అనేటువంటి మా గురువుని కన్సల్ట్ అవుతారు కన్సర్ట్ అవుతాము మా గురువులో ఉన్నటువంటి భజన కార్యక్రమాన్ని ఆ గురువుకి మేము జయప్రదంగా చేస్తామని గురువుని ఒప్పించుకుంటాము